నేను ప్రయాణించడానికి ఎక్కువ వాడే రావాణా విధానాలు విమానం రైలు ఆటో నేను ప్రయణించే ప్రదేశం మరియు నేను ప్రయణించే సమయం ఆధారంగా నేను ఒక రవాణా విధానాన్ని ఎంచుకుంటాను విమానం ప్రయణించడానికి అత్యంత వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన మార్గం దూర ప్రయాణాలు విమానంలో ఎంచుకుంటాను విమాన ప్రయాణం నేను చాలా ఎక్కువగా గుర్తించుకునే విషయం ఏమిటంటే ఇది చాలా ఆనందకరమైన అనుభవం విమానం భూమి యొక్క అందమైన దృశ్యాలు చూడటం చాలా ఆనందంగా ఉంటుంది రైలు లో ప్రయాణించడానికి ఒక ఆనందకరమైన మార్గం నేను మధ్యతరహా మరియు దూర ప్రయాణాలు రైల్ లో ఎంచుకుంటాను ప్రయాణంలో నేను చాలా సంతోషంగా ఉంటాను ఇది ఒక సహజమైన మరియు సౌకర్యవంతమైన అనుభవం రైల్ లో ప్రయాణించేటప్పుడు నేను పుస్తకాలు చదవడం సినిమాలు చదవడం సినిమాలు చూడటం విశ్రాంతి తీసుకోవడం అలాంటివి చేస్తాను